ఈ మధ్యలో డెంగ్యూ జ్వరం చాలామందికి వస్తుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అందరూ చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు రాత్రి పూట ఏం లేకుండా బయటకు వెళ్తున్నారు అంతా మనం ఇప్పుడు బయట నీళ్ళు పోస్తాం కదా ఒట్టిగా రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి కానీ మురికి నీళ్ళు మురికి కాలువ అవన్నీ ఇంటి పక్కల ఉంటే దోమలు వస్తున్నాయి ఆ దోమల వల్లనే డెంగ్యూ వస్తుంది ఇది దూరం చెయ్యాలంటే మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ క్లీనుగా ఉంచుకోవాలి ఇంకా ఎక్కడా ఏ మురికి ఉండదు మురికి నీళ్ళను కూడా ఎక్కువ ఉంచవద్దు ఎప్పడిదప్పుడు చేస్తుండాలి రోడ్డు మీద కూడా అప్పుడే కద మన ప్ర సమాజం అంతా నీటుగా ఉంటుంది ఇంకా పిల్లలకి ఎక్కువగా తొందరగా వస్తది ఇది ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి సాయంత్రం పూట బయటకి పోతారు అలా బయటకు పోయినప్పుడు దోమలు కరుస్తాయి ఏడంటే ఆడ కూర్చుంటారు అక్కడ ఇక్కడ చెట్ల కింద ఆడా ఇడా ఆడుతుంటారు అలా ఆడుతున్నప్పుడు దోమలు కానీ ఏదన్నా కరిచిందనుకో వచ్చేస్తాయి డెంగ్యూ అలా జరగకుండా ఉండాలి అంటే ఆ పిల్లలకి ఏం చేయాలంటే ఫుల్ హాండ్స్ వేసుకోవాలి మొత్తం టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ చిన్న చిన్న షాట్స్ వేసుకోకుండా మొత్తం ట్రాక్ లాగా అంటే వేసుకొని వెళ్ళాలి బయటకి వాళ్ళకి మంచిగా క్రీమ్ కానీ ఏదన్నా ఏదో రాసి పంపించాలి బయటకి ఎక్కువ ఆడినివ్వద్దు బయట తిరగనివ్వద్దు రాత్రి టైంలో ఇంకా బా ఎందుకు వస్తుంది ఇది అంటే మొత్తం ఎవరూ పట్టించుకోవటం లేదు దీన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అలా ఈజీగా తీసుకొని వెళ్తే ఇగ హాస్పటల్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ కాబట్టి ఇది ఏం కావద్దు అంటే మనం అందరం పిల్లలకి ఇంకా వేరే వాళ్ళకు అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరికీ చెప్పాలి మన ప్రదేశం అంతా క్లీన్ చేయించుకోవాలి మన సొసైటీని క్లీన్గా చేసుకోవాలి ఎక్కువ మురికి నీళ్ళు మురికి కాలువలు అలా వదిలేయొద్దు దాన్ని క్లీన్ చేసుకోవాలి వాటిని ఇంకా ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే మురికి కాలువలలో ఆడ ఈడ చూసి అలానే వదిలేస్తున్నారు అలా వదిలేయకుండా డ్రైనేజీలు మిగతావన్నీ అలానే వదిలేస్తారు ఇంట్లో కూడా పండ్లు కూరగాయలు అన్నీ అలానే వదిలేస్తున్నారు గాలికి అలా వదిలేసినప్పుడల్లా అవి పాడైనప్పుడల్లా దానిమీద ఈగలు దోమలు అన్నీ వస్తాయి అప్పుడు అది ఆ దోమలన్ని ఇంట్లోకొస్తాయి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మనం అక్కడ చుట్టుపక్కలనే ఉంటాం కాబట్టి మనం కూడా కరుస్తాయి అవి అట్లా కరువకుండా ఉండాలంటే మనం అన్నీ ఎప్పటికప్పుడు అంతా ఇల్లు ఇల్లు లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా లోపలికి రాకుండా మచ్చరి జాన్ ఇంకా ఏదైనా రాకుండా మొత్తం కప్పేసేయాలి జాలె లాగా ఇంకొకటి రాత్రిపూట కాయిల్స్ ఉంటాయి అవి వాడాలి ఇంట్లో పిల్లలకి ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారుగా చిన్న మంట పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరకి అసలేం రానియ్యద్దు ఎందుకంటే వాళ్ళు ఏమైనా కూడా ఎక్కువ అయితుంది వాళ్ళకి కొంచెం చిన్నగైతే చిన్నగైనా కూడా చాలా పెద్దగా అయిపోతుంది అందుకని చెప్పి వాళ్ళకి చాలా కేర్ తీసుకోవాలి ఇంకా ఎక్కువగా వాళ్ళని బయట తిప్పవద్దు చిన్న పిల్లలకి ఎందుకంటే రాత్రిపూట అదిపోతే దోమలన్నీ బయట ఉంటాయి ఆ దోమలన్నీ ఉండకుండా అట్లా కరవద్దంటే మొత్తం చిన్నపిల్లలకు కూడా మొత్తం కప్పేసేయాలి టవల్తో కానీ లేకపోతే ఏదన్నా మిగతావి ఇంకొకటి మురికి కాలువల మధ్యలా కానీ దాని పక్క కానీ మీ ఇంటి చుట్టూ పక్కల కానీ మురికి డ్రైనేజీ కానీ ఏదైనా లీకేజ్ అవుతున్నా కానీ వాటర్ ఉన్నా కూడా అవన్నీ ముందే తీసేసుకోవాలి అట్లా తీసేసుకుంటేనే ఏమన్నా అవుతుంది లేకపోతే ఉన్న దోమలు ఆడ ఈడ ఉన్న దోమలన్నీ ఆడ్నే ఉంటాయి ఇంకా ఇంట్లోకి దోమలు రావద్దంటే మొత్తం ముందు దాన్ని ఇంట్లో కొంచెం కూడా గ్యాప్ ఉండద్దు మొత్తం జాలీతోని కానీ లేకపోతే కిటికీల రాత్రి అయితే మొత్తం డోర్లు కిటికీలు అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా